చెప్పండి ఉన్నాయండి ఏ ఫ్లేవర్ కావాలండి మీకు అవునా ఎన్ని కేజీస్ టూ కేజి ఓకే అండి స్ట్రాబెరీ ఫ్లేవరా అండి ఓకే అండి దాని మీద డిజైన్స్ లైక్ స్ట్రాబెరీస్ చాక్లెట్స్ లాంటి డిజైన్స్ చేయమంటారా ఆ చేయండి ఓకే అండి మేము మీకు అన్ని డిజైన్ చేసి ఇస్తాము కేక్ దాని మీద నేమ్ కూడా చెప్తే మేము నేమ్ కూడా డిజైన్ చేసి ఇస్తాము మీకు ఏమేం కావలో చెప్పండి లిస్ట్ ఒకసారి రాసుకుంటాను ఓకే అండి మీరు చెప్పినవి అన్ని మేము మీకు ఈవినింగ్లోపు ఆర్డర్ ఆర్డర్ పెడతాం అంటే మీ ఇంటికి డెలివరీ చేస్తాము ఇంకేమైనా కావాలంటే చెప్పండి వన్ కేజీ కేక్ ఒక ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఓకే అండి కేక్తో పాటు ఆ థింగ్స్కి కూడా ఖర్చుల అవుతాయి అవి కూడా తీసుకోండి ఒకసారి అ డిజైన్ చెప్పండి ఒకసారి అంటే ఏమేం థింగ్స్ చెప్పండి ఓకే అండి ఒకటి ఓకే అండి ఇంకా మా దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇక్కడ అన్నీ అవైలబుల్గా అన్ని మెటీరియల్స్ దొరుకుతాయి సెలబ్రేషన్కి సంబంధించినయండి మేము ఖచ్చితంగా మీకు సాయంత్రంలోపు మీ థింగ్స్ అన్ని డెలివరీ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యు